ఎంత సార్ చరణ్ ట్రావెల్సా అండి చరణ్ ట్రావెల్సండి మాది తెలంగాణ అండి మేము మేము ఆంధ్రప్రదేశ్కి ట్రిప్పుకి వద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్తో సో మేము మొత్తం ఏడుగురు ఉన్నాం అండి ఫ్రెండ్స్ సో మాకు తెలిసిన వాళ్ళను ఇలా కనుక్కుంటే ఎవరు అది సర్విస్ ఎవరది ఎక్కువ ఉందని గట్టి కనుక్కుంటే మీ పేరు చెప్పారండి సో అందుకు అందుకు మీరు జనరల్గా ట్రిప్ అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసులు తిప్పుతారు అండి ఓకే సో అవి సో మాక్సిమం బడ్జెట్ ఎంతలో ఉంటుంది అండి మీది సర్విస్ ఓకే

ఏ ప్లేసెస్ తిప్పుతారు అండి డైలీ ఏవైన కొన్ని లిస్టు చెప్తారా

ఓకే ఓకే

ఓకే

అదే కొండ ప్రాంతంలాంటివి కూడా ఉంటాయా అండి కొండ ప్రాంతాలాంటివి కూడా ఉంటాయి లంబ సింగి మారేడుమల్లి

సరే అండి అయితే అయితే

ఓకే

అయితే ఈ నెంబర్కి డీటెయిల్స్ ఒకసారి సెండ్ చేయండి సరే ఉంటాను అండి థ్యాంక్ యూ